నేను జీవనోపాధి కోసం నేను చదువుకుంటున్నాను ఎంఎస్సి బాట్ని చదు చదువుతున్నాను బాట్ని అంటే వృక్షశాస్త్రం అనమాట ఎందుకంటే నాకు చెప్పడం బోధించడం అంటే చాలా ఇష్టం ఒక టీచర్ గా అందరికీ చెప్పి ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో దానికోసం అనేది దానికోసం నేను ఈ వృత్తిని ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అప్పుడు నాది ఎమ్మెస్సీ పూర్తయిపోయిన తర్వాత నేను ఏదైనా ఫీల్డ్ లోకి వెళ్ళవచ్చు కానీ నేను పర్టిక్యులర్ గా ఏంటంటే నాకు చెప్పడం ఇష్టము ఒకరికి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వివరించడం కాని అందుకని అనేసే నేను ఈ టీచింగ్ బోధన విధానం ఆ వ్యవస్థను తీసుకున్నాను బోధించాలి అన్న ఉద్దేశంతోనే దాని ద్వారా నేను నా యొక్క జీవనోపాధ మార్గాన్ని నేను ఎంచుకున్నాను